ఫోటోగ్రఫీకి సంబంధించిన పరిణామాన్ని కెమెరాల మార్పులను మరియు మొబైల్ ఫోటోగ్రఫీ వలన కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా అర్థం చేసుకునేందుకు చక్కగా అడిగారు దాన్ని విడివిడిగా విశ్లేషిద్దాం కాలక్రమేణ ఫోటోగ్రఫీలో వచ్చిన మార్పులు పాతకాలంలో ఫిల్మ్ కెమెరాలు ఇవి ఫోటోలు తీయడానికి ఫిల్మ్ రోల్స్ అవసరం ఫోటో తీసిన తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి డార్క్ రూమ్స్ అవసరం ఫోటో చూసే వరకు అది ఎలా వచ్చిందో తెలియదు ఎడిటింగ్ చేసే అవకాశం లేదు ఒకవేళ వచ్చిన ఫోటో తప్పు అయితే మళ్ళీ తీసుకోవాల్సిందే డిజిటల్ యుగం రెండు వేల తర్వాత కెమెరాలు డిజిటల్గా మారడంతో ఫోటో తీయగానే స్క్రీన్లో చూసే అవకాశం వచ్చింది మెమోరీ కార్డుల ద్వారా వేలాది ఫోటోలు భద్రపరచే అవకాశం కలిగింది ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫొటోషాప్ లైట్ రూమ్ ద్వారా ఫోటోలను మార్చే సౌలభ్యం మొబైల్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ఇప్పటి ట్రెండ్ కెమెరాలు మొబైల్స్లో ఉండటం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఫోటో తీయగలిగే అవకాశం ఎడిటింగ్ షేరింగ్ బ్యాకప్ ఆల్ ఇన్ వన్ మొబైల్లో ఏఐ ఆధారిత ఫీచర్స్ పో పోటే పోట్రేట్ మోడ్ నైట్ మోడ్ స్టెబిలైజేషన్ ఎన్హన్స్మెంట్లు వల్ల మంచి ఫలితాలు